బావున్నానండీ మీరెలా ఉన్నారు మొన్ననే ఎగ్జామ్స్ అయ్యాయి మొన్ననే పరిక్షలయ్యాయండి మార్క్స్ కూడా వచ్చాయి చెప్పాడా మీ అబ్బాయి మీకు ఈసారి మీ అబ్బాయికి పరిక్షలో మాక్స్ బాగా తగ్గిపోయాయి అందుకనే చెప్పలేదనుకుంట మీకు సరిగ్గా ఏమీ చదవడం లేదు అసలు అసలు క్లాస్ క్లాస్లో కూడ సరిగ్గా ఉండట్లేదు అల్లరి చేస్తూనే ఉంటున్నాడు టీచర్స్ మీద ఏదోకటి అంటూనే జోక్లు వేస్తూనే ఉంటున్నాడు ఎవరి మాట వినడం లేదు ఎంత చెప్తున్నా చాలాసార్లు నేను కూడ పిలిచి పనిష్మెంట్లు ఇచ్చాను అయినా సరే మారట్లేదు ఇలాగే ఉంటూ ఉంటే తర్వాత పదో తరగతిలో కష్టం అయిపోతుందండీ ఇంకా ఒక సంత్సరమేగా ఉంది కొంచెం మీ అబ్బాయికేమన్నా ట్యూషన్ లాంటిది పెట్టిద్దామని అనుకుంటన్నాను స్కూల్లో చెప్పే టీచర్స్ తోనే మీ అబ్బాయికి ట్యూషన్ పెట్టిద్దామని అనుకుంటన్నాను స్కూల్ అయిపోయిన తర్వాత కాసేపు ఎక్స్ట్రా కూర్చోపెట్టి చెప్పిద్దామని అనుకుంటన్నాము సరే అండీ ఒకసారి వెళ్ళి కలవండి మీ అబ్బాయిని కలిసి అడగండి మార్కుల కోసం మీరు కూడా కొంచెం దగ్గర కూర్చోపెట్టుకుని ఏం ఇచ్చారు ఏం జరిగింది చూస్తూ ఉండండి కొంచెం చదివిస్తూ ఉండండి అబ్బాయిని ఒకటికి రెండ్ ఒకటికి రెండు సార్లు అదీ తనని చదివిస్తూ ఉంటే ఒకేదాన్ని కొంచెం గుర్తుంటుంది అలాగని మీవాడు చదవని వాడేం కాదు చదువుతాడు కాని అల్లరి మాత్రం ఎక్కువ దానివల్ల మొత్తం చదవడమనేది వెనక పెట్టేసాడు వాడిని కొంచెం చూస్తూ ఉండండి ఇంట్లో మేం కూడా ఇక్కడ చూస్తాము ట్యూషన్స్ అవీ పెట్టిస్తాము వాడికి మంచి మార్కులొచ్చేలా మేము పూర్తి ప్రయత్నాలు చేస్తాము అలాగే అండీ